నాకు మా అన్న గారి కుమార్తె కూతురు అవుతుంది ఆమె ఎక్కడ వరకు చదవాలి అనుకుంటుందంటే ఆమె పీజీ వరకు చదవాలి అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ఆవిడ ఆమె చదివేది చదువు ఎనిమిదో తరగతి ఆమె పెట్టుకున్న చదువు ఎక్కడ వరకు చదువుకోవాలనికి ఆవునా ఆమె అనుకుంటుంది అంటే పీజీ వరకు చదవాలి అనుకుంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఆడవారు చదువుకునే సంఖ్య ఎంతగానో పెరుగుతుంది ఈ మధ్యకాలంలో ఆడవారికి ఉద్యోగాలు రావడం కానీ లేదా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడం కానీ ఆడవాళ్ళు అనేది జరుగుతుంది కాబట్టి మా అన్నగారి కూతురు అయిన ఆమె కూడాను ఎంతో పట్టుదలతో చదవడం మొదల పెడుతుంది ఆమె పదో తరగతి అయిన తర్వాత ఇంటర్ తీసుకుందాం అనుకుంటుంది ఇంటర్లో ఎంపీసీ అని నాతో చెప్పడం చాలా సార్లు జరిగింది ఎంపీసీ అయిన తర్వాత వెంటనే డిగ్రీ పూర్తి చేస్తుంది డిగ్రీలో అదే అప్పుడు చదువుకునే సమయానికి కొన్ని నిర్ణయాలు తీసుకొని అందులో చేద్దాం అన్నట్టు అనుకుంటుంది ఆ తర్వాత పీజీ కూడా చేస్తుంది అని నాతో చెప్పింది మా అన్నయ్య కూడా దానికి అంగీకరించాను ఎందుకంటే ఈరోజుల్లో ఆడవారు చదువుకోవడం అనేది ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు అలాగే వారు ఎదుర్కొనే సమస్యల్ని వారి అంతటా వారి ఎదుర్కోవాలంటే వారు వారి చదువులు వారు ఉద్యోగ సంపాదించుకొని ఆ ఇంట్లో గొడవలు కానీ లేకపోతే వారి కాళ్ళమీద వారు నిలబడాలంటే వారికి చదువుకునే చదివే ఎంతగానో ఉపయోగపడుతుంది అందువల్ల మా అన్నగారి కూతురు ఈ నిర్ణయం తీసుకుంది పీజీ వరకు చదువుకుంటానని ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆడపిల్లల చదువు విషయంలో మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఎటువంటి చెడు ఉద్దేశాలు కానీ జరగలేదు మా ఆవిడ చదువుకుంటున్న చదువుకుంటాను అని చెప్పినప్పుడు మా అన్నగారు మంచి ఉన్నత పాఠశాలలో వేయడము మంచి మంచి విద్యా బోధనను ఇవ్వడం జరిగింది అలాగే ఆడవారికి ఇబ్బందులు అనేవి ఎక్కడ వస్తున్నాయి అంటే కొన్ని మగవారు కొంచెం వారితో అసభ్యంగా ప్రవర్తించడము ఇలాంటివి మాత్రమే వారు సమస్యలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అంతకుమించి వారు కుటుంబం తరపు కానీ లేకపోతే చదువు పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు అనేవి మా కుటుంబంలో ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు మా కుమార్తె అనేది ఎదుర్కోవడం జరగలేదు మేము మా అన్నగారి కూతురిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాము ఆమె ఏమి చదవాలంటే ఆమె ఇష్టంగా మేము చదివించడానికి ఎంతగానో కృషి చేస్తాము